మా సమీపంలో ఒక ఆర్ట్ సామాగ్రి దుకాణం ఒకటి ఉంది నేను కావలసిన వస్తువులను తీసుకుంటాను అందులో కొన్ని నాకు నచ్చినవి పేపర్ క్రాఫ్ట్కి సంబంధించిన కొన్ని వస్తువులు అందులో ఈ సిజర్స్ ఒకటి కత్తెర ఇంకా గ్లూ హైలైటర్స్ ఇంకా పెన్స్ పెన్సిల్స్ షార్ప్నర్స్

అలాగే ఆరుగామి ఉంటుంది విధమైన క్రాఫ్ట్ పేపర్స్తో యూజ్ చేసి చేసే పేపర్ క్రాఫ్ట్ వర్క్స్ పేపర్ క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు అందులో నేను చేసేవి కొన్ని ఫ్లవర్ బొకేసు ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అలాగే వాల్ హ్యాంగింగ్స్ అట్లాంటివి చేస్తూ ఉంటాను

పేపర్ క్రాఫ్ట్ వర్క్ వర్క్లో అయితే నేను ఎక్కువ ఉపయోగించేది ఈ క్రస్ట్ పేపర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి ఆ పేపర్స్ని ఉపయోగించి నేను చాలా చక్కగా ఫ్లవర్స్ చేస్తుంటాను వాల్ హ్యాంగింగ్స్ అలాగే వీటికి పెయింటింగ్స్ కూడా వేయడంతో ఇంకా చక్కగా అందంగా మారుతూ ఉంటాయి అవి మనం చూసినట్లయితే నేను వాల్ హంగింగ్స్ ఎన్నో చేసాను ఆ వాల్ హ్యాంగింగ్స్లో డిఫరెంట్ కలర్స్తో ఉపయోగించి మంచి ఫ్లవర్స్ని వేసాను అలా దూరం నుంచి చూస్తే ఎంతో చక్కగా ఉంటాయి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా మంచి ఇది మన మన ఈ నేటి ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి కేవలం టైంపాస్ అవ్వడానికే కాదు ఇది ఒక వృత్తిగాను ఉన్నవాళ్ళు ఉన్నారు ఎంతో నైపుణ్యంతో చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఈ క్రాఫ్ట్ వర్క్లు పేపర్ క్రాఫ్ట్ వర్కులు ఈ ముడత పట్టిన కాగితాలని కత్తిరించి చేయడం కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలాంటివి కాగితాలతో చేతి పనులు ఎంతో అందంగా సౌందర్యంగా కనిపిస్తాయి అలాగే మన తెలంగాణలో ఇలాంటి వాటికి చాలా మంచి పేరు ఉంది సంపాదించింది అలాగే చిన్న ఇప్పుడు ఇప్పటి నుంచైతే స్కూల్స్లల్లో చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లలో చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా ఈ క్రాఫ్ట్ వర్క్ అనేది చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉంటారు అది లీజర్ పీ లీజర్ పీరియడ్స్లో నేర్పిస్తుంటారు కానీ అదే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి పెంచుకుంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇలాంటి మంచి స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అదొక ప్రొఫెషన్గా కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఇలాంటివి మంచి నైపుణ్యం కలిగిన క్రాఫ్ట్ ఒక వ్యక్తికి ఎంతో ప్రభావం చూపిస్తుంది అది ఎంతో అభివృద్ధిని ఈ తెప్పిస్తుంది